పెయింటింగ్ అనేది ఒక దృశ్యకళ చిత్రలేఖనం ద్వారా మనము మనం మనసులో ఉన్న భావాలను చిత్రాల ద్వారా మనము చూపిస్తాము అసలైతే మనకి రంగు లేదా ఇతర మాధ్యమాన్ని మన ఉపరితలంపై వర్తించే అభ్యాసం ద్వారా వర్గీకరించబడుతుంది సాధారణంగా బ్రష్తో బేస్కు వర్తించబడుతుంది అయితే కత్తులు స్పాంజులు మరియు ఎయిర్ బ్రషులు వాటి ఇతర ఉపకరణాలను ఉపయోగించుకోవచ్చు పెయింటింగ్లలో అనే అనే పదము చర్య మరియు చర్య యొక్క ఫలితం రెండింటిని వర్తిస్తుంది పెయింటింగ్లకు మద్దతుగా గోడలు కాగితం కలప గాజు లక్క కుండలు ఆకు రాగి మరియు

చిత్రలేఖనం అనేది తూర్పు మరియు పాశ్చాత్య కళలలో చిత్రలేఖన చరిత్రలో కొంత భాగం మతపరమైన కళలలో అతిపాత్యం చలామణి అయ్యింది ఈ రకమైన పెయింటింగ్ యొక్క ఉదాహరణ కుండలపై పౌరాణిక బొమ్మలను చిత్రీకరించే కళాకృతి నుండి మరియు దృశ్య బుద్ధిని జీవిత దృశ్యాలను మరియు బైబిల్ యొక్క చరిత్రను దృశ్యాలను ఇలాగ ఇతర చిత్రాలను వరకు కూడా పెయింటింగ్ ద్వారా మనం చూపించవచ్చు